నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినపుడు మా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్కవాళ్ళ ఇంటి దగ్గరి నుంచి కారులో మా బావ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాను అంటే బుక్ కాలేదు మేము కారులో వెళ్ళిపోయాము ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోయి ఫస్ట్ తిరుపతిలో దర్శనం చేసుకొని తిరుపతి కొండలు మంచి మంచి మంచి చాలా బాగుంటాయి అక్కడ ఫుడ్డు అన్న భోజనం పెడతారు చాలా బాగుంటాయి మళ్ళీ మాత టెంపుల్కి వెళ్ళాము అన్ని టెంపుల్స్ కాణిపాకం టెంపుల్ అన్నీ టెంపుల్స్లోకి అన్నీ మన వెహికల్ తీసుకొని వెళితే చాలా ఎంజాయ్ చేయవచ్చు రాంగ దగ్ రాంగ బీచ్ది బీచ్కి వెళ్ళాము బీచ్లో బీచ్ అన్నీ మన వెహికల్ తీసుకొని వెళితే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక ఫ్యామిలీతో పోయినందుకు టెంపుల్స్కి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో కంటే ఇట్లా ఉండడం అంటే మా అమ్మనే కారణం చాలా బాగా ఫ్యామిలీతో పోతే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు